హలో ఆయ్ చెప్పండి ఏమేంటండి డబుల్ రూల్డ్ అండి సింగిల్ రూల్డా వైట్ పేజెసా

ఎన్నండి అర డజన్ పుస్తకాలండి ఇవొక అరడజను అవొక అవో అర డజను ఇవొక అర డజననండి ఆయ్ ఏవండీ ఫైవ్ రూపీస్వా అండి టెన్ రూపీస్వా పిప్టీన్ రూపీస్వా ట్వెంటీ రూపీస్వా అండి సరేనండి ఇంకా పెన్సిల్ సరేనండి ఇంకా పెన్సిల్లు ఎరేజర్సు అవికూడా ఉంటాయండి ఆయ్ ఇంకా పిల్లలకి సంబందించిన జామెట్రీ బాక్సులు కాపీరేటింగ్ బుక్సు డ్రాయింగ్ బుక్సు అన్ని ఉంటాయండి మాషాప్లో

ఆయ్ ఎరేజర్సు ఆయ్ ఆయ్ ఎగ్జామ్ ప్యాడ్స్ అవి కావాలండి సరేనండి ఎగ్జామ్ ప్యాడ్స్ కావాలా అండి

ఆయ్ సరేనండి